వార్తల పరిశ్రమకు టెక్నాలజీ అనేది చాలా బాగా సహాయపడుతున్నాది ఎలా అంటే ఈ తరం వాళ్ళు టెక్నాలజీని వాడుకుని వాళ్ళ పనులను సులభంగా చేసుకుంటున్నారు ఎలా అంటే చరవాణిని వాడుకుని వేరే ప్రాంతంలోని సమస్యలను పనులను ఇంకా వాళ్ళ బాధలను ఇంకా మరెన్నో వాటిని చరద్వార చరవాణి వాడుకుని అక్కడ నుండి ఇక్కడికి పంపిణి చేస్తున్నారు ఆ చరద్వా చరవాణి రూపంలో ఆ వార్తలను వార్తా పత్రిక వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేసి మన చుట్టుపక్కల ప్రాంతాలకి ఆ వార్తల వల్ల తెలిసేలా చేస్తున్నారు మన తరం వాళ్ళు టెక్నాలజీని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ పనులు సులభంగా అవడానికి ఈ టెక్నాలజీ అనేది ముందస్తూనే ఉన్నాది ఈ టెక్నాలజీని వాడుకుని మనం ఏ పనులు అయినా సులభంగా చేసుకోగలము వేరే ప్రాంతంలో ఉన్న ప్రజలతో ఈ టెక్నాలజీని వాడుకుని మనం వాళ్ళతో మాట్లాడవచ్చు వాళ్ళని ముఖాముఖి చూసుకోవచ్చు ఇంకా ఈ టెక్నాలజీ అనేది మనకి చాలా విలువైనది ఎందుకంటే మనం ముందు తరం వాళ్ళకి ఈ టెక్నాలజీ అనేది ముఖ్యంగా తెలవాల్సినది ఎందుకంటే మన మన మన తరం వాళ్ళు టెక్నాలజీని చాలా తక్కువగా వాడారు కానీ మన ముందస్తు తరం వాళ్ళు ఈ టెక్నాలజీని చాలా బాగా ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను టెక్నాలజీ అనేది ఇది ఏం చిన్న విషయం కాదు టెక్నాలజీ అనేది ఒక కళ దాన్ని మనం చాలా మంచిగా అభివృద్ధి చెయ్యాలి